హలో అవతార్ రెస్టారెంట్ అండి అదే మాకు కొన్ని ఐటమ్స్ కావాలి అండి ఓకే ఓకే ఇంకేం ఇంకేం లేవా అండి చికెన్ చికెన్ బిర్యానీ మటన్ మాకు చికెన్ బిర్యానీ కావాలి అండి ఒక టెన్ మెంబర్స్కి అండి అవును అండి

ట్వంటీకి కావాలి అండి అవును అండి డిసెంబర్ ట్వంటీకి కావాలి సరే అండి థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ అండి